హలో హలో చెప్పండి ఎన్ని డేస్ నుంచి ఉంది ఫీవరు ఓకే ఈ మధ్యలో ఏమన్నా సప్లిమెంటరీస్ తీసుకున్నాడా ఓకే ఎన్ని టైమ్స్ వేసుకున్నారు ఓకే నేను ఇప్పుడు ఇంకొక టాబ్లెట్ ఇస్తాను అది డైలీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి వేసుకోండి డోలో త్రీ సిక్స్టి ఫైవ్ ఒకటి త్రీ సిక్స్టి ఉంటుంది అది తీసుకుని వేసుకోండి కోల్డ్కి ఆవిరి పట్టండి అది క్యాప్సూల్ దొరుకుతుంది ఒకటి గ్రీన్ కలర్ది అది తీసుకుని ఆవిరి పట్టండి డోలోకి కోల్డ్ కూడా తగ్గిద్ది

ఓకే టూ డేస్ తీసుకోండి వచ్చినప్పుడు వేసుకోవడం కాదు మార్నింగ్ ఈవెనింగ్ వేసుకోండి ఓకే నా ఓకే థ్యాంక్ యూ